ఈ రోజుల్లో భారతదేశ విద్యాసంస్థ చాలా హీనంగా మారింది ఈ రోజుల్లో ఎలా ఉందంటే పిల్లలకి సబ్జెక్టు మాత్రమే నేర్పిస్తున్నారు ప్రాక్టికల్గా ఏమి తెలియనివ్వటం లేదు ఈరోజు ఇండియాలో భారతదేశంలో ఒక ఒక యువకుడు చదువుతున్నాడు అంటే బీటెక్ చేసిన యువకుడు అతనికి రావలసిన నాలెడ్జ్ ఏమి ఇవ్వటం లేదు వీళ్ళు ఏంటంటే జస్ట్ బుక్స్లో ఉండేటివి మాత్రమే చెప్తున్నారు బుక్స్లో ఉండేటివి మాత్రమే బట్టి పట్టి బట్టి సిస్టంని క్రియేట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదువుతున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లలు చదువు కోసం ఇప్పుడు చదువుకుంటే బాగుపడాలని కాదు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని చదువుతున్నారు అందుకోసం ఇండియాలో మరి హీనంగా మారుతుంది రోజురోజుకీ చెప్పే లెక్చరర్స్ టీచర్స్ కూడా అలాగే మీకు మార్స్క్ కోసం మాత్రమే చదవాలి అన్నట్టు మోటివ్ చేస్తున్నారు ఇలాంటి విద్యా సంస్థల వల్ల ఎంతో నష్టపోతున్నారు పిల్లలు ఇవాళ ఒక స్టూడెంట్ బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు అంటే అతను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకోకపోతే అతనికి ఏమీ తెలియటం లేదు అంటే ఆయన నాలుగు సంవత్సరాలు చేసిన బీటెక్ ఎక్కడ అయింది ఏమైంది మన జపాన్తో పోలిస్తే మన ఇండియా మరి హీనంగా ఉంది ఈరోజు జపాన్లో ఎంతో మంది యువత ప్రాక్టికల్ నాలెడ్జ్తో పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే జాబ్స్ చేస్తున్నారు వాళ్ళకు ఉందేంటి మనకు లేనిది ఏంటి మన దగ్గర కూడా తెలివి ఉంది మన దగ్గర కూడా మైండ్సెట్ ఉంది కానీ ఈరోజు విద్యాసంస్థ కరెక్టుగా లే లేకపోవడంతో ఎంతోమంది నష్టపోతున్నారు ఈ ఎగ్జామ్స్ కోసం అని చదువుపిచ్చే క్రమంలో ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్ పోయింది అన్నట్టు అంటే ఈ విద్యాసంస్థలు ఎగ్జామ్కి ఇచ్చిన ప్రియార్టీ స్టూడెంట్ లైఫ్కి ఇవ్వటం లేదు ఒక సర్టిఫికేట్కి ఇచ్చిన వ్యాల్యూ ఒక స్టూడెంట్ జీవితానికి ఇవ్వటం లేదు మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా మారింది అంటే ప్రతిదీ లంచం లేకుండా మళ్ళీ విద్యా కూడా నాణ్యమైన విద్య డబ్బులు లేకుండా అయితే దొరకటం లేదు గవర్నమెంట్ అందించే విద్యల్లో ఇప్పుడు చెప్పే టీచర్స్ మరియు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళు లెక్చరర్ వాళ్ళందరూ ఇలా అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళు ఏమి పని చేయటం లేదు వాళ్ళు ఎలా అంటే డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకొని వాళ్ళు క్లాసెస్ చెప్తామంటే చెబుతున్నట్టు చెప్తున్నారు అంటే వాళ్ళు శ్రద్ధ పెట్టడం లేదు విద్యార్థులని ఇప్పుడు డబ్బు పెట్టి చదివే విద్యార్థులు వాళ్ళని కొంచెం వాళ్ళ ఎగ్జామ్స్ కోసం అయినా వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా అవ్వాలని చెప్పినారు కాబట్టి వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థికి ఏమి నాలెడ్జ్ దొరకడం లేదు ఎందుకంటే వాళ్లు అంతా లెక్చరర్స్ మరియు టీచర్స్ తప్పు ఎందుకంటే విద్యార్థిని పట్టించుకోకపోవడమే వాళ్ళ ముఖ్య తప్పు అందుకోసం ఇండియా భారత దేశంలో విద్యాసంస్థలు చాలా హీనంగా మారుతున్నాయి రోజురోజుకి ఇది ఇలాగే ఉంటే ఇంకో యాభై సంవత్సరాల్లో భారతదేశంలో చదువుకున్న విద్యార్థి ఏ ఒక్కడు బాగుపడలేడు ఇది ఎందుకంటే ఈ రోజు ఒక విద్యార్థి టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జాంలో నేను పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి అని మాత్రమే బుక్లో ఉన్నది బట్టి పడుతున్నాడు కానీ అతను నాకు ఈ నాలెడ్జ్ కావాలి నాకు లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న థాట్ ఏం లేదు ఈరోజు హిందీ ఉంది తెలుగు ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈ భాషలన్ని వాళ్ళకు నేర్పడం లేదు వాళ్ళని బట్టి పట్టిస్తున్నారు మన భారత దేశంలో సాంస్క్రిట్ అనేది ఒక గొప్ప లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ని ఏమి చేస్తున్నారు అంటే చెప్పే సార్లు మరియు టీచర్సు ఆ లాంగ్వేజ్ని చెప్పడం లేదు దాన్ని బట్టి పట్టిస్తున్నారు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి అది ఒక్క లాంగ్వేజ్ అనే కాదు మరెన్నో ఈరోజు విద్యాసంస్థలు కరెక్ట్గా లేవు అంటే దానికి ముఖ్య కారణం ఇవాల్టి లెక్చరర్స్ మరియు గవర్నమెంట్ మాత్రమే ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ రోజు వ్యవస్థ వేరేలా ఉండేది ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి బుక్లో వచ్చే ఈ థియరీ నాలెడ్జ్ మాకు ఏమి అక్కర లేదు ప్రాక్టీకల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఏదైనా చేయగలడు ఇవాళ ఇవాళ ఒక ఇంజనీర్ అంటే ఇంజనీర్కి ఏమి తెలియటం లేదు ఇంజనీర్ బయటికి వెళ్ళి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ కోర్స్ అలాంటి సబ్జెక్టు నేర్చుకోకపోతే అతనికి జాబ్ అనేది తెలియదు మళ్ళీ ఈరోజున గవర్నమెంట్ జాబ్స్ అనేటివి చాలా క్లిష్టంగా మారి ఎవరికీ ఒక్కరికి జాబ్ కూడా రావడం లేదు ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరు చదువు మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టడం లేదు ఈ యువత మీరు బట్టి పట్టించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి యువత కూడా దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టడం లేదు యువతతో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ ఇలాంటి కొంచెం ఎంకరేజ్ చేస్తే అప్పుడు యువత కొంచెం బాగా చదువు పైన దృష్టి పెడుతుంది అలా అంతేకానీ మీరు ఇలాంటి మీరు ఇదే బట్టీఫై పట్టాలి ఇది బట్టి పట్టి ఇదే రాయాలి ఎగ్జామ్లో ఇదే వస్తుంది ఇదే రాయాలి అంటే అది కాదు కదా విద్య అంటే నాణ్యమైన విద్యని అందించాలి విద్యార్థులకి ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు రేపు వాళ్ళు చేసే ఏ రంగంలో అయినా దాన్ని చురుకుగా ఉపయోగించుకుంటారు కానీ ఈ రోజు విద్య అలా లేదు చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు అదే ఇప్పుడు ఇతర దేశాల్లో వాళ్ళు ఏదైతే చేస్తారో అదే జాబ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు కానీ ఇక్కడ ఇండియాలో అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఏమి లేదు ఓన్లీ థియరీ బుక్లో ఏది ఉంటే వాళ్ళ అదే అంటే బుక్లో ఉన్నది అయితే ఈరోజు ఇంజనీర్ మాత్రం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడు ఇంజనీర్ కూడా బుక్లో ఉన్నదానితో ఏం పని ఉండటం లేదు ఇవాళ బీటెక్లో ఇవ్వాల్సిన ప్రాక్టికల్ నాలేజ్ ఎంత బయట కోచింగ్ సెంటర్లో ఇస్తున్నారు అంటే బీటెక్ చేసే నాలుగు సంవత్సరాలు వృధానా అంటే ఇప్పుడు డిగ్రీ చేస్తున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి కూడా ఏదైనా విద్యని నాణ్యమైన విద్యను అందించాలి ఇలా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ థియరీ పట్టుకొని కూర్చుంటే రేపటి భారతదేశం సమాజం విద్యాసంస్థలు ఎంతో నష్టపోతాయి ఇందుకోసం నేను ముఖ్యంగా ఇస్తున్న సలహా ఏంటంటే థియరీ నాలెడ్జ్తో పాటు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వండి పిల్లలకి కంప్యూటర్ అండ్ కోడింగ్ ఇలాంటివి అన్నీ స్కూల్ లెవెల్ నుంచే నేర్పిస్తూ వస్తే కొంచెం బాగుంటుంది మన భారతదేశం బాగుపడుతుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడూ వెనక్కి పోడు ఇండియాలో ఇంకా పావర్టీ తగ్గడం లేదంటే రీజన్ ఇదే యువతకి ఇలా బట్టి అనే ఒక ముసుగులో ఏం చదవలేక పోతున్నారు అందుకోసం అనే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో కరెక్ట్గా సెట్ అయిపోతారు